నేను ధ్యానం ఎంతసేపు చేస్తాను అంటే మినిమం ట్వంటీ మినిట్స్ చేస్తాను నేను ఎదుర్కొన్న సమస్యలు అంటే ఏమి లేదు అంటే నాకు ఎక్కువగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని మొదట్లో అలాగే ధ్యానం చేసేట చేసేకొద్ది ఇంకా ఇంకా అలాగే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అలాగే కాళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు బాగా వచ్చేవి అలాగే ధ్యానం చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా అలాగ కాళ్ళ నొప్పుడు కూడా తగ్గినాయి అలాగే మైండ్ అనేది ఫ్రెష్గా అవుతుంది ధ్యానం చేయడం వల్ల మన మైండ్లో ఏమి డిస్టర్బ్ అనేది ఫీల్ అవ్వం పీస్ఫుల్గా ఉంటుంది బాడీ అనేది ఫిట్గా ఉంటుంది బాడీ మనం శ్వాస తీసుకోవడం ఏంటి వదలడం అంటే పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది ధ్యానం చేయడం అంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి మనలో యోగా వల్ల చాలా కండరాలు నొప్పులు

ఉదయం సిక్స్ సిక్స్ కాడ నుంచి ఇంకొక ట్వంటీ మినిట్స్ అలా చేసుకుంటు రావాలి అలాగే డైలీ చేస్తు ఉంటే మనకు అలాంటి నొప్పులు అనేవి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అన్ మళ్ళీ బ్రైన్లో ఏమి ఆలోచన అనేవి ఏమి ఉండదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది మనకు ఏ ఆలోచనలు రావు కాబట్టి మనం ధ్యానం చేయడానికి సహాయముగా ఫీల్ అవుతాము అందు గురించి నాకు ధ్యానం చేయడం అంటే కొంచెం పీస్ఫుల్గా మంచిగా అనిపించి నేను డైలీ ఇంకా నేను యోగ చేస్తు ఉంటాను యోగా మీరు కూడా చేయండి అందరు ఒళ్ళు నొప్పులు ఏమీ ఫీల్ అవ్వరు అలాగే బ్రైన్ కూడా ఏ స్ట్రెస్కి ఫీల్ అవ్వదు ఎటు ఆలోచనలకు కూడా వెళ్ళనివ్వకుండా చేస్తుంది కాబట్టి మీరు మీరు కూడా చేయాలని ధ్యానం చేయాలని అనుకుంటున్నాను ట్వంటీ మినిట్స్ చేస్తే మీకు కూడా డైలీ ట్వంటీ మినిట్స్ చేయండి మీ నాలో ఎదుర్కొన్న సమస్యలు అంటే ఇవి ఇలాగ బ్రెయిను బ్రెయిన్ పీస్ఫుల్గా లేకపోవడం వేరే ఆలోచనలోకి వెళ్ళడం అలాంటివి నొప్పులు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కాళ్ళ నొప్పులు నడుం నొప్పి అలాగ వస్తు ఉండేది అలాగే నేను డైలీ ఇంకా ధ్యానం చేయడం వల్ల నాకు ఏమి ఎలాంటివి ఏమి లేకుండా ఉన్నాయి అందు గురించి నేను ధ్యానం చేయడం అనేది థాట్లోవచ్చి ఇంకా నేను ధ్యానం చేయడానికి ఉపయోగంగా మంచిగా అనుకుంటున్నాను